ఆధునిక విద్యా విధానం అంటే ఆ రోజుల్లో ఋషులు వేదాలు చదివే పండితులు

డిజిటల్ మీడియా అనేది లేకుంటే గ్రంథాలయాలు అనేది స్కూల్స్ అనేవి కాలేజీలు అనేవి యూనివర్సిటీలు అనేవి అన్ని అందుబాటులోకి వచ్చాయి ఆ రోజుల్లో ఆ రోజుల్లో తక్షశిల నలంద

మొబైల్ నెట్వర్క్ ఉండటం వల్ల వాళ్ళకి సోషల్ మీడియా అనేది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అందుబాటులో ఉండేది ఆ రోజుల్లో తపాల వ్యవస్థ అనేది కూడా ఉండటం వల్ల లేకుంటే

అప్పట్లో మహిళలకు ఎక్కువ విద్యా విధానం అమలుపరిచేది కాదు తర్వాతకి పంతొమ్మిది వందల శతాబ్దంలో

సావిత్ర బాయిపులే ఈమె ద్వారా ఈమె కూడా ఎన్నో కష్టాలు పడి విద్యా విధానానికి ఎక్కువ జ్యోతిబాపులేయినా అంతన భర్తయిన జ్యోతిబాపులే విద్యా విధానానికి ఎంతో సహకరించారు గ్రంథాయాలు కూడా అక్కడో ఎక్కడో ఎవరికో ఒకరికి తెలియకోకుండా గ్రంథాలయాల గ్రంథాలయాలను కూడా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉండేది ఆ సీక్రెట్ తనను కూడా ఎక్కువ మోతాదులో కూడా ఆ గ్రంథాలయాలని ఎక్కువ తోడ్పాటు చేసుకుంటూ లేకుంటే ఎక్కువ అందుబాటులోకి తీసుకొచ్చేది అన్నమాట ఈ రోజుల్లో గ్రంథాలయాలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి కావున ప్రతి ఒక్కరికి

సోషల్ మీడియా ఉండటడం వల్ల టెక్నాలజీ పెరగడం వల్ల ఆ రోజుల్లో టెక్నాలజీ లేక వెనకబడి ఉన్నారు కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ ఉండడం వల్ల పిల్లల్లో జ్ఞానం అనేది కానీ చాలా షార్పు కొండడం వల్ల అలా ముందుకెళ్ళిపోతున్నారు

మూసివేయడానికి కూడా ఎంతోమంది పాటలు పాడుతూ ఉండేవారు ఈ రోజుల్లో గ్రంథాలయాలు ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి అంటే విద్యా విధానాన్ని అభివృద్ధిపరచాలని ప్రతి ఒక్కరిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలుపరచాలి అనేసి ప్రతి ఒక్కరిలో

ఈ విధంగా విద్యని ఎక్కువ అభివృద్ధిపరచాలని అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్క రాష్ట్రాలలో కూడా ప్రతి ఒక్క దేశంలో కూడా విద్యకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రోజుల్లో విద్య లేక చాలామంది చెట్ల కింద లేకుంటే ఎక్కడో అడవులు కాడ చెట్ల కింద కూర్చోని గురువులు కాడ చెప్పేవారు ఏకలవ్య శిష్యుడు అనే వారు కూడా ఇలాగే చెట్ల కింద కూర్చొని విద్యాభ్యాస విద్యాభ్యాసం అని చేశారు ఇలాగే ఎంతోమంది కానీ ఇలా కానీ లేకుంటే ప్రతి ఒక్కరు కానీ విద్య అనేది ఈ రోజుల అభివృద్ధి బాగా చెందింది కాబట్టి అలాగే టెక్నాలజీ కూడా బాగా పెరిగింది కాబట్టి ఈ రోజుల విద్యని ఆ రోజుల్లో విద్యనేమో ఉచితంగా అభ్యసించేవారు ఈ రోజుల్లో విద్యని డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు డబ్బులు పెట్టి కొంటున్నారు డబ్బులు పెట్టి అమ్ముకుంటారు ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్క విద్యను కానీ వాళ్ళ దగ్గర స్తోమతకు మించి ఎక్కువ విద్యను అమ్ముకుంటున్నారు కొనుక్కుంటున్నారు ఆ రోజుల్లో విద్య విధానాన్ని ఉచితంగా ప్రాధాన్యత ఇచ్చేవారు ఉచితంగా ఇచ్చేవారు విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ రోజుల్లో తక్షీశిల నలంద వారణాసి ఇలాంటి జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీలు ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలలో కూడా ఎక్కువ విద్యను అందించేవారు